హాయ్ దిస్ ఈజ్ అన్వేష్ హియర్ నేను అన్వేష్ అండి ఎక్స్వైజెడ్ కంపెనీ నుంచి మీరు మా కంపెనీలో సెలెక్ట్ అయినందుకు ధన్యవాదాలండి అండ్ మీది ఆన్బోర్డింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిందండి అండ్ ఆఫర్ లెటర్ కూడా రిలీజ్ అయిపోయింది అండ్ మాది కంపెనీ వచ్చేసి ఇండియాలోనే టాప్ వన్ ఎమ్ఎన్సి కంపెనీ అండ్ వర్క్ బ్యాలన్స్ కూడా చాలా నార్మల్గా ఉంటుంది మేము ఎక్కువ ఎంప్లాయి ఎంప్లాయ్కి చాలా మంచి ఇంపార్టెన్స్ ఇస్తాము అండ్ ఇంకా చాలా హైక్స్ కూడా ఉంటుంది అండ్ కూడా నార్మల్గా జనరల్ షిఫ్టే ఉంటుంది డ్యూరింగ్ ద క్లైంట్

బెనిఫిట్స్ అంటే ఎవ్రీ ఇయర్ హైక్స్ అయితే ఉంటుంది అయ్ మీన్ బేస్డ్ ఆన్ ద యువర్ పెర్ఫార్మెన్స్ అండ్ వుయ్ ప్రొవైడ్ ఎ అంటే మేము క్యాబ్ కూడా ప్రొవైడ్ చేస్తాము అయ్ మీన్ పికప్ అండ్ డ్రాప్ ఓకే